హలో డాక్టర్ సిపాయి గారా అండి నాకు కొంచెం హెల్త్ బాలేదు అండి

అంటే ఫీవర్ కోల్డ్ స్టమక్ పెయిన్ వస్తుంది అండి మా ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే మీకు కాల్ చేస్తున్నాను

ఒక టూ డేస్ నుంచే అండి

అంటే మా ఊర్లో ఒక డాక్టర్ ఉంటారు అక్కడ తీసుకున్నాను కానీ తగ్గట్లేదు

అక్కడ తగ్గకపోతే మీకు కాల్ చేస్తున్నాను ఏమైనా టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నా ఏం తగ్గట్లేదు అందుకే మీకు కాల్ చసినాను అంటే ఇప్పుడు అన్నం అందరూ ఏం తింటారో అదే తింటున్నాను అవును అండి తీసుకున్నాను మీరు ఏమైనా మీ డా హాస్పిటల్ ఎక్కడ చెప్పండి నేను వస్తాను

సరే అండి మీరు లొకేషన్ పెడితే నేను వస్తాను అండి వస్తాను అండి మీరు లొకేషన్ పెడితే నేను ఏ టైమ్కి రావాలో మీరు చెప్తే నేను వస్తాను సరే వ్రాసివ్వండి అండి ఇప్పుడు కొంచెం నార్మల్ ఉన్నా కానీ చేత కావట్లేదు హెల్త్ అసలు నీరసంగా ఉంది లేవలేను సరే త్రాగుతానండి తీసుకుం తీసుకుంటాను అండి సరే అండి